పల్లెటూరిలో ఆటలు ఆడటం వలన ఫిజికల్గా మరియు మెంటల్గా లాభం పొందవచ్చు ఆటలు ఆడటం వలన అందరితో సోషల్ ఇంటరాక్షన్ కూడా జరుగుతుంది అందరితో పరిచయాలు అందరితో అనుబంధాలు కూడా పెరుగుతాయి అలాగే ఆటలు ఆడటం వలన మెళకువలు తెలివి అన్నీ కూడా పెరుగుతాయి అవును అలాగే ఆటలు ఆడటం వలన మనిషి ఎదుగుదల పెరుగుతుంది